హలో హలో చెప్పండమ్మా ఏ ఏరియా అమ్మా మీది ఓకే ఓకే మీకెన్ని లెటర్స్ వచ్చాయో చెప్పాలా ఒక్క నిమిషమమ్మా

ఒక పాతికదాకా వచ్చాయమ్మా ఒక ఇరవై ఐదు ఉన్నాయి లెటర్సు మీరు వర్షం పడుతోంది కాబట్టి ఇవాళ అంత తొందర అంత అర్జెంటుగా ఇవ్వాల్సినవి ఏం లేవులేండి మీరు రేపు ఎల్లుండో వచ్చి తీసుకోండమ్మా మిగతావి కూడా పక్కన పెడతాను ఆ ఏరియావి సరేనా

అలాగే అండి అలాగే పక్కన పెడతామండి అలాగే అండి అలాగే అండి అలాగే మీరు రండమ్మా ఏంటవండీ కొరియర్ కొరియర్ కార్డులు అంత వచ్చాయమ్మా కానీ అంత అర్జెంటుగా మీరు డెలివరీ చెయ్యాల్సినంత అర్జెంట్ నెస్ససరీ ఏంలేదు సో మీరు చూస్కుని రెండ్రోజులనుండి వర్షం పడుతుంది కాబట్టి తగ్గింతర్వాత వచ్చి తీసుకెళ్ళండి తీసుకుని ఆరోజు మీరు డిస్పాచ్ చేసుకోండి